నా వ్యాపారా ప్రోత్సహించడానికి ముందుగా నా స్నేహితులని కలుస్తాను ఎందుకంటే వా వాళ్ళు వాళ్ళ పక్త పక్క వ్యక్తులని నా వ్యాపారం గురించి వాళ్ళు చెప్తారు ఇలా చెప్పడం వల్ల నాకు మా చుట్టుపక్కల బంధువులు ముందుగా వస్తారు వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంకొంచెం వాళ్ళను అడిగి మీ కస్టమర్ మీకు బాగుందా ప్రోడక్ట్ అనేది ఈ వస్తువు తీసుకొని ఒకసారి వాడండి వాడి చూసి వాళ్ళు మీ పక్క వ్యక్తుల్ని ఇంటి ఇంటి ముందరున్న వాళ్ళని మీ బంధువులకి ఇలా చెప్పి నా యొక్క వ్యాపారాన్ని కొంచెం ఎక్కువగా ప్రోత్సహించాలని మీకు కోరుతున్నాను అలాగే నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్కి ఇలా వెళ్ళి నా యొక్క వ్యాపారాన్ని నా యొక్క రూమ్లో ఉన్న నా షాపులో ఉన్న వస్తువులన్నీ చూపించి మీకు ఏది కావాలో మీరు ఫోన్ ఫోన్లోనే బుక్ చేసుకునే విధంగా నేను చేయగలను ప్రతీ ఒక్కటి దానికీ సంబంధించిన ఎక్స్పైరీ అనే కానీ లేదంటే దానికి ఎలా వాడాలి దానికి తర్వాత దాన్ని ఎలా యూస్ చేయాలి అని మొత్తం నేను అనేది నేను అనేది మీకు చెప్పగలను అలాగే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే అక్కడ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ప్రతీరోజూ చూస్తూ ఉంటారు రీల్స్ అనేది ఆ రీల్స్ని ద్వారా నా నా నేను నా షాప్ గురించి చెప్పి వాళ్ళకి కస్టమర్స్లని వా వా వాళ్ళ ఫాలోవర్స్ని కొంచెం వాళ్ళను అడిగి కొంచెం నా బిజినెస్ అనే నా వ్యాపారం అనేది కొంచెం ఎక్కువగా దూరం దూరంగా పెంచుకుంటే ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని చేసుకోవాలని అనుకుంటున్నాను